హలో మేడమ్ నేను అండి అంటే ఏస్కివా ఆనకాడపివా మంచిగా అంటే ఇదిగో ఏస్కి పంట మంచిగా ఉండదు మేడమ్ ఆనకాడ పంటలు అయితే బీపీటీ మంచిగా ఉంటుంది తినుటాన్ తినటానికి ఏదన్న పాన్ పిండి సేవార్జునులు అయిన గానీ రేస్ కార్డు మేము అమ్మము అమ్మిన కానీ అవి దొడ్డుగా ఉంటాయి మంచిగా ఉండవు ఆనకాడపు వడ్లు ఉన్నాయి కొండపోయేది ఉంటే బీపీటీ ఉన్నాయి కొండపో గా పోషకాలు ఉండేటివి మేము ఇస్తాంఅటువంటివి అయితే మేము తింటాం ఎవరికైనా మంచి వాళ్ళకు అమ్ముతాం ఉన్నాయి పది క్వింటాల్

క్వింటాల్కు నలభై ఆరు వేలు నలభై ఆరు వందలు నలభై ఆరు వందలు

బీపీటీ మంచివి మేడం ఇక అవి ఎవరు అయిన తింటారు దానికి ఎవరు దానికి వంక పెట్టరు ఇక కరవ బియ్యం అన్నీ ఎన్ని కింటాల్ కావాలి

గా బియ్యం తినే బియ్యంలో పొళ్ళు ఉంటాయి మేడమ్ మేమా మేము మస్త్ తినేవి వాళ్ళమే మేము రైతులం మేము పంట పండిచ్చేటి వాళ్ళం మాకు ఏది కావాలి అంటే అది అన్నీ చేసుకుంటాం సైకిల్లో పెట్టి మంచిగా వేసుకుని మంచిగా అమ్ముకుంటాం

దుబ్బు ఉంటుంది బియ్యంలో దుబ్బు ఉంటుందా మేడమ్ వడ్లకు ఉంటుంది ఈ వడ్లు వడ్లు వడ్లు మనం గిన్నెలో పోసినాం అంటే ఏది ఉండదు మంచిగా ఉంటాటయి బియ్యం అంతా కొట్టకు పోతుంది వడ్లు మంచిగా ఉంటాయి బియ్యం మంచిగా ఉంటాయి బీపీటీలలో ఏమి ఉండదు మంచిగా మేము మెషిన్లోకి వెళ్ళి కోస్తాం కదా మంచిగా ఉంటాయి

ధర ఏమి ధర అమ్మ పొలం దిగుబడి మిషన్ కరాబ్ అయ్యి అంతా పెద్ద పరేషాన్ పరేషాన్ అయినాం ఒక వెయ్యి రూపాయలు కోసేకాడ రెండు వేలు కోసిండ్రు ఏమి చేసుడో ఏమో మాకు అదే లాస్ అయ్యింది అందుకే అందుకని ఇక ఉల్కలూల్ సాంబార్ బీపీటీ సరే వేసుకో సరే సరే మేడమ్